సాంకేతికత వల్ల ఉద్యోగాలు పోతున్నాయా మాటల్లో నిజం ఉంది కానీ అది మొత్తం కథ కాదు కొన్ని ఉద్యోగాలు సాంకేతికత వల్ల తప్పకుండా తగ్గుతున్నాయి ఉదాహరణకి ఆటోమేషన్ వల్ల ఫ్యాక్టరీల్లో పనిచేసే కూలీలు క్యాషియర్లు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ టీం వంటి ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది రోబోట్లు మరియు సాఫ్ట్వేర్లను ఈ పనులు త్వరగా ఖచ్చితంగా చేయగలవు అందువల్ల కొన్ని స్థానాల్లో మానవులను అవసరం తగ్గుతుంది కానీ అదే సమయంలో సాంకేతికత వల్ల క్రొత్త ఉద్యోగ అవకాశాలు కూడా పుట్టుకు వస్తున్నాయి ఉదాహరణకి డేటా సైంటిస్టులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్పర్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు క్లౌడ్ కంప్యూటింగ్ ఇంజనీర్లు వంటి క్రొత్త రంగాల్లో అవకాశాలు విపరీతంగా పెరుగుతున్నాయి ఈ ఉద్యోగాలు మునుపు లేవు ఇవి పూర్తిగా సాంకేతికత అభివృద్ధి వల్ల వచ్చినవే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సాంకేతికత వలన మన పని చేసే పద్ధతులు మారుతున్నాయి ఇదే జాబ్లెస్ కాదు జాబ్ అనే చెప్పవచ్చు ఉదాహరణకి మనం మందు చేతితో ముందు చేతితో పని చేసే వ్యాపారాలు చేస్తే ఇప్పుడు మనం ఆ పని కంప్యూటర్తో లేదా మొబైల్ యాప్లతో నిర్వహిస్తున్నాము దాంతోపాటు మనకు స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ నేపథ్యంలో చెప్పాలి అంటే సాంకేతికత మనం భయపడకుండా దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకు నేర్చుకుంటే అది మనకు అవకాశాలను కావటం అవుతుంది అవును కొంతమంది తాత్కాలికంగా ఉద్యోగాలు కోల్పోతారు కానీ అదే సమయంలో సాంకేతికత ద్వారా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటే క్రొత్త రంగాల్లో సత్తాచాటే వీలుంది